మేము మీ స్విగి యాప్ నుండి ఒక వస్తువుని కొనుగోలు పెట్టాము మాకు మీరు డెలివరీ ఇచ్చారు కానీ అందులో మేము పెట్టిన వస్తువులలో ఒక వస్తువు లేదు కనుక మీరు దయచేసి మా వస్తువును మీ రెస్టారెంట్ దగరకు వెళ్ళీ అక్కడ మర్చిపోయారేమో చూసుకుని అక్కడ నుండి ఆ వస్తువుని మాకు తిరిగి తెచ్చి ఇవ్వగలరు లేదా మీరు మధ్యలో ఏకాడాన్న జారవేసి ఉంటే మీ నగదుతో వెళ్ళీ తిరిగి తెచ్చి ఇవ్వగలరు మా డెలివరీ భాగస్వామి మీరు అయినందు వలన మీరు ఈ భాద్యతను తీసుకోవాలి లేనిచో మీరు కాన్సల్ పెట్టమన్న మేము పెటేస్తాము ఎందుకు అంటే ఇప్పుడు మాకు ఆ వస్తువులు చాలా అవసరం కనుక మీరు వీలైనంత త్వరగా మేము ఆర్డర్ పెట్టిన హోటల్ లేదా రెస్టారెంట్కి వెళ్ళీ మీ జారవేసిన ఆర్డరుని లేదా మీరు మర్చిపోయిన ఆర్డరుని తిరిగి తీసుకు రాగలరని అనుకుంటున్నాను లేదా మీరు మాధలో ఎక్కడైనా జారవేసి ఉంటే అక్కడకు వెళ్ళీ మా ఆర్డర్ని తిరిగి మళ్ళీ తీసుకురాగలరాని నేను కోరుకుంటున్నాను లేదా మీరు దానికి నగదు చెలించేయండి అది కాదనిచో మేము ఆర్డర్ని కాన్సల్ పెటేస్తాము మా డెలివరీ భాగస్వామి మీరు అయినందు వలన ఈ భాద్యతను మీరే తీసుకోవాలి మీరే తొందరగా చేయాలి